హలో డ్రైవర్ గారు నమస్తే మేము ఇంతకు ముందు మీ కార్ బుక్ చేసుకొని చాలా సేపు అయ్యింది అదీ కాకుండా ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియజేశాము మీరు ఒకవేళ ఆ ప్రదేశానికి వచ్చేస్తున్నారేమో అని మేమే మీకు ఫోన్ చేశాము వచ్చేస్తున్నారా అయ్యో అది కాదు సార్ మేము ఆ ప్రదేశంలో లేమండి కొన్ని అనుకోని కారణాల వల్ల అక్కడ నుండి అనగా దేవేంద్ర నగర్ నుండి కూకట్పల్లి ఏడో వీధిలో ఉన్నాము దయచేసి మీరు ఏమి అనుకోకుండా మీరు ఉన్న ఆ ప్రదేశం నుండి మేము ఉన్న ఈ ప్రదేశానికి అనగా కూకట్పల్లిలో ఏడో వీధిలో ఉన్న అన్నపూర్ణ టవర్ కి రావాలని కోరుచున్నాము వస్తారా మీకు చాలా ధన్యవాదములండి